వార్తా పత్రికలో ఉపయోగించేటటువంటి భాష అనేది గ్రాంథిక భాష అంటే మనము సాధారణంగా మాట్లాడుకునే భాషకు వార్తాపత్రికొచ్చే భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది కానీ ప్రస్తుత కాలంలో కొన్ని కొన్ని వార్తాపత్రికలు జనం సాధారణ మాట్లాడుకొనే భాషలోనే వార్తాపత్రిక అనేటివి ప్రింట్ కావడం జరుగుతుంది దీని వల్ల కొంత ఉపయోగం ఉన్న ఉన్నా ఉపయోగ ఉన్నట్టు ఉన్నా కూడా అది ఎక్కువ నష్టం కలిగించే విధంగానే ఉంటుంది ఎందుకంటే మనం సాధారణగా మాట్లాడుకొనే భాష అనేది మన లోకల్ భాష అంటే స్థానికంగా మాట్లాడే భాష కానీ మనం ఎప్పుడైతే బయటకి వెళ్తామో అక్కడ ఈ భాష మాట్లాడితే ఇతరులకు అర్థం కాదు మనము ఖచ్చితంగా గ్రాం గ్రాంధిక భాషనే మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి వార్తా వార్తాపత్రికలు కూడా గ్రాంధిక భాషల ప్రింట్ చేయడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే సమాజానికి ఎక్కువగా ఎవరైతే ఏ భాషయితే వినియోగిస్తున్నరో ఆ భాషలోనే మనం కూడా సంభాషించడానికి అలవాటు చేసుకోవాలే దాంతోపాటు ప్రస్తుతం ఇంటర్నెట్లో వచ్చిన అనేక సదుపాయాల్లో ఈ పేపర్ ఈ బుక్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటున్నేయి చాలా వరకు పేపర్లో అంటే మనకు రోజొచ్చే వార్తా పేపర్లో కూడా ఈ పేపర్ ద్వారానే మొబైల్లో గానీ కంప్యూటర్లో గానీ ల్యాప్ట్యాప్లో గానీ చాలా వరకు అందరు చదువుకుంటున్నారు ఇది కూడా చాలా మటుకు చానా మంచి మంచి పరిణామం ఎందుకంటే పేపర్ ఉత్పత్తి అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని దాంతోపాటుగా అనేక వృక్షాలు నరికేస్తేనే మనకు పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటర్వ్యూ ద్వారా వచ్చే పేపర్ ఈ పేపర్ అనేది ప్రస్తుత కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది మరియు అందుబాటులో ఉంటుంది అందరికి కూడా దాంతోపాటుగా ప్రస్తుతం వార్తా పత్రికలో వచ్చే వార్తలు అన్నీ కూడా ఎక్కువ ర్యాగింగ్ గురించి వస్తున్నాయి తప్పితే జనాభాను సమాజంలో జరిగే

తప్పుల గురించి గానీ మూడధర్ గురించి ఎక్కువ రావట్లేదు అలాంటివి కూడా వస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది ఇలాంటి న్యూస్ మీద దృష్టి పెట్టాలి వార్తా పత్రికలు సంపాదకులు